కాకినాడ జిల్లాలో అనేక ప్రసిద్ధమైన సాదునిక కథలు గాథలు ఉన్నాయి ఈ కథలు గాథలు ఈ జిల్లా యొక్క చరిత్ర సాంస్కృతిక సాంప్రదాయాల గురించి చాలా విషయాలను తెలియచేస్తాయి కాకినాడ జిల్లాలోని ప్రసిద్ధమైన సాదునిక కథల్లో ఒకటి హనుమా విహారి కథ ఈ కథ ప్రకారం హనుమంతుడు రాముని కలవడం కోసం అరేబియ సముద్రం మీదుగా ఈ ప్రాంతానికి వచ్చాడు అతడు ఒక రాయిపై కూర్చుని రాముని కోసం ఎదురుచూస్తున్నప్పుడు అతని కళ్ళు నుండి ఒక ముద్దరాయి కింద పడిపోయింది ఆ ముద్దరాయి మీద హనుమంతుడు కాళ్ళ ముద్రలు ఏర్పడినాయి ఆ ముద్రలు ఇప్పటికి హనుమ విహారి దేవాలయంలో చూడవచ్చు కాకినాడ జిల్లాలో చెందిన ఒక ఇతర ప్రసిద్ధ సాదిక కథ రక్షిత్ రాజ్ కుమార్ కథ ఈ కథ ప్రకారం రక్షిత్ రాజ్ కుమార్ ఒకప్పుడు ఈ ప్రాంతంలో ఒక పెద్ద రైతుగా ఉండేవాడు అతను చాలా కష్టపడి పనిచేసి తన జీవితాన్ని మెరుగుపరుచుకున్నాడు అతడు ఒక ముఖ్యమైన సినిమాలో నటించాడు నటించిన తరవాత అతడు తన సొంత జిల్లాకు తిరిగివచ్చి ఇక్కడ అనేక సేవా కార్యక్రమాలను ప్రారంభించాడు కాకినాడ జిల్లాలో కొన్ని రహస్యమైన ప్రదేశాలు కూడా ఉన్నాయి ఈ ప్రదేశాలు గురించి అనేక కథలు గాథలు ఉన్నాయి